స్థానిక చిత్రకారులు వారి కృషి సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించి చిత్రాలతో సమాజంలో మార్పు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు కొన్ని ప్రముఖ స్థానిక చిత్రకారులు మరియు వారి చిత్రకళ గురించి కొన్ని వివరాలు కంచిపాటి శంకరయ్య చిత్రరచన శైలి ఆయన తెలుగు అభివృద్ధి గ్రామీణ జీవితం మరియు సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు చిత్రించడంలో నైపుణ్యం సాధించారు ఆయన పనులలో సాధారణంగా గ్రామీణ ప్రజల జీవితం వారు ఎదుర్కొంటున్న సవాళ్లు రైతుల కష్టాలు వంటి అంశాలను ప్రదర్శిస్తాయి ఆయన ప్రముఖ రచనలు రైతు బుడుము పల్లె జీవితం వంటి చిత్రాలు అలీఖాన్ ఈయన చిత్రరచన శైలి అలీఖాన్ తమ పనులలో ఫోటో రియలిజం మేళవించి సమాజంలోని వివిధ సమస్యలను ఆవిష్కరించేవా వారు ఆధునిక ప్రస్థానాలను సాంస్కృతిక పరంపరలను కూడా పెయింటింగ్స్లో ప్రతిబింబిస్తారు ప్రముఖ రచనలు సమాజంలో ఆధునికత రాగమాల వంటి చిత్రాలు గోపాలకృష్ణ ఈయన చిత్ర శైలి ఆయన యొక్క పనులలో ప్రబలంగా ఉంటుంది సామాజిక మరియు ఆధ్యాత్మిక విషయాలను చిత్రించేవారు ఈయన ప్రముఖ రచనలు బాల సంస్కృతి ఆధ్యాత్మిక చైతన్య పట్టాబి శంకర్ ఈయన రచన శైలి కృష్ణ గోదావరి నదుల గ్రామీణ జీవితం అలాగే వృద్ధులు మరియు బాలల మధ్య సంబంధాలను బేస్ చేసుకుని చిత్రాలను రూపొందించారు ఈయన ప్రముఖ రచనలు పల్లెటూరి కథ ప్రాచీన జీవితం వెంకటరమణ ఈయన చిత్ర శైలి వారి చిత్రాలలో ప్రకృతి కళాత్మక ఆలోచనలు మరియు మానవీయ భావనని ప్రధానంగా అర్థం చేసుకొని తీర్చితిద్దారు ఈయన ప్రముఖ రచనలు ప్రకృతి విలయం మనిషి జీవితం వంటి ఇలా ఎందరో రచయితలు ఉన్నారు వారు ఎన్నో ప్రముఖమైన రచనలు రాశారు వారి వల్ల సమాజంలో ఎన్నో విలువలను తెలుసుకున్నారు